నేను చికెన్ కర్రీ మటన్ బిర్యానీ రోటీ ఆర్డర్ చేశాను కానీ నేను ఆర్డర్ నాకు డెలివరీ చేసినప్పుడు బాగానే ఉంది కానీ నేను ఓపెన్ చేసి చూసిన తరువాత ఆ కొంచెం ఆ స్మెల్ నేను ఓపెన్ చేసి కర్రీలు అన్నీ ఓపెన్ చేస్తే ఆ చికెన్ బిర్యానీ స్మెల్ నాకు నచ్చలేదు ఇటీవల నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం వల్ల మా వెళ్ళి నేను స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి మై ఆర్డర్స్లోకెళ్ళి ఆ ఆర్డర్ని నేను ఏమేమి ఆర్డర్ చేశానో నేను జేకే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను ఆ జీకే రెస్టారెంట్ ఆర్డర్ రసీదుని నేను పైన అక్కడ మై ఆర్డర్స్లోకెళ్ళి అక్కడ నా రసీదుని నేను డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకుని కస్టమర్ కేర్తో ఈ నేను తింటున్నప్పుడు మళ్ళీ ఒక ఫోటో తీశాను స్మెల్ సరిగ్గా బాగాలేదు అని ఆ ఫోటో పంపించి ఆ అలాగే రసీదు కూడా పంపించి నాకు రీఫండ్ పంపించండి నాకు స్మెల్ బాగాలేదు నేను చాలా ఆకలితో ఉన్నాను ఇప్పుడు ఆర్డర్ పెట్టాను నాకు రీఫండ్ ఎలాగైనా చెయ్యండి అని నేను అడిగినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి నాకు వెంటనే ఆర్డర్ని నా అమౌ నా అకౌంట్లోకి నేను ఏ ద్వారా పే చేశానో ఆ పేమెంట్ గేట్వేల ద్వారానే నాకు మరలా నా ఆర్డర్ డబ్బులని నాకు వేసేశారు ఈ దీనివల్ల నాకెంతో టైం వృధా అయ్యింది ఎంతో ఆకలితో ఉన్న నేను మరలా బయటికెళ్ళి మళ్ళీ వేరే దగ్గర తినాల్సి వచ్చింది